నేను నేనేంటంటే పాటల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాళ్ళని ఫస్ట్ ప్రోత్సహించి వాళ్ళు మీరు చేయగలరు అని చెప్పి చెప్తాను అలాగే వాళ్ళు ఆ వాళ్ళు ఎలాగ పాడుతున్నారు వాళ్ళు ఎలాగ దాని మీద వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ పుట్టింది ఎలా ఇంట్రెస్ట్ కలిగింది అవన్నీ తెలుసుకుని వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎలాగా డెవలప్ అవ్వాలో వాళ్ళకి నేను అంత లాగా నాకు తోచినంత సహాయం నేను చేస్తాను వాళ్ళకి అది కూడా వాళ్ళకి ఎంత పట్టుదల ఉందో దాన్ని బట్టి నేను చాలా వాళ్ళకి ఉన్న పట్టుదలను బట్టి నేను హెల్ప్ చేస్తాను అలాగే ఏంటంటే ఫస్ట్ ఒకసారి క్లారిఫికేషన్ కోసం నా దగ్గర పాడి చూపిస్తే వాళ్ళు పాడేదాన్ని బట్టి నేను వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత వరకు ఉందా అనేది ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి నేను నిజంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉందా లేకపోతే ఏదో చేయ్యాలని చెప్పి చేస్తున్నారా లేదా అనేది మొత్తం చూసి వాళ్ళకి ఏ ఒకవేళ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి టిప్స్ ఇచ్చి వాళ్ళు ఏమైనా చేయ ఎలాగ ట్యూన్ ఎలా ఉండాలి ఏం చేయాలి అనేవి టిప్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తా చేస్తా ఉంటాను అలాగే ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా ప్రెషర్ తో ఆగిపోవడం ఎవరు మనీ హెల్ప్ లేకపోవడం వాళ్ళ ఆగిపోవడం ఇలా జరిగి ఉండిపోయిన వాళ్ళు ప్రతీ ఒక్కళ్ళకి నా తోచినంత సహాయం నేను చేసి ఆ వాళ్ళకి నేను నా నాకు ఏవైనా సలహాలోస్తే నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అవి పాటించమని వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను అలా ప్రోత్సహించడం వల్ల నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిద్ది సో ఎవరైనా అలాగా వెళ్ళాలనుకొని ఆగిపోయిన వాళ్ళు కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు కానీ నాకు తోచిన సహాయం నేను చేసి నా నాకు అనిపించిన సలహాలు నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాను అల ప్రోత్సహించడం వల్ల చాలు కూడా వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు